మేము బయటికి వెళ్ళాలి అంటే కొన్నాళ్ళు ప్లేసు వేరే ప్లేస్ వెళ్ళి మళ్ళీ రావాలి అంటే మా మొక్కలు చూడటానికి మేము మేము ఉండగానే మా మొక్కలు పెంచుతున్నప్పుడు మమ్మల్ని పరిస్తితి మమ్మల్ని పెంచుతున్న విధానం చూడటానికి మా బ్రె మా రిలేటివ్స్ కానీ మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కానీ ఎవరో వాళ్ళకి అప్పుడప్పుడు చూపెడుతూ ఉంటాము ఆ చూపెట్టడం వల్ల అలా కూడా మా చేసే పద్దతి అన్ని తెలుస్తాయి ఆ విధానం వాళ్ళకు చూపెడతాము ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే మీరు చేయాలి ఇలా చూడగలరా అని అడుగుతాము దాన్నిబట్టి వాళ్ళు ప్రొసీడ్ అయితే మేము చేయగలము దాంట్లో కూడా మొక్కలని చూసి వాటిని ఎలా చూడాలో శ్రద్ధ పెట్టాలో ఆ మైండ్ ఉన్న వాళ్ళకి మేము చెప్పగలం జరుగుతుంది అలాంటి మాకు ఎలాగా ఇంట్రెస్ట్ ఉందో ఆ చేసే వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఉండాలి అలాంటి ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళకే చెప్పడం జరుగుతుంది అలాంటి వాళ్ళు చూసి మేము చేసిన తరువాత వాళ్ళకి అన్ని చూపెట్టి తరువాత మేము బయటికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడే మాకు ఉపయోగం ఉంటుంది